విజయనగరంలో ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి అది ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ చాలా బాగా ఉన్నాయి కాకపోతే చాలామంది చదువుకునే వాళ్ళు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ షాప్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా అవి ఎక్కువ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఎక్కువ అంటే ఇంక ప్రైవేట్ ఉద్యోగాలకు ఎక్కువ వాళ్ళు మక్కువ చూపించడం అందులో వెళ్ళడం అందులో వాళ్ళకి ఏంటంటే సౌకర్యంగా ఉండడం చదువుకునే వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసే వాళ్ళు పీజీ కంప్లీట్ చేసే వాళ్ళు కూడా ఆ షాపింగ్ మాల్స్ లో ఈ మధ్య ఎక్కువెక్కువ షాపింగ్ మాల్స్ రావటం వల్ల ఇవన్నీ ఈ ఈ స్టూడెంట్స్ అందరు కూడా ఆ ప్రైవేట్ ఉద్యోగాలకి అలాంటి ఉద్యోగాలకి వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ ఉద్యోగాలలో కూడా చాలా బాగున్నాయి విజయనగరంలో అగ్రికల్చర్ కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా మనకి కానిస్టేబుల్ కానీ ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి ఎగ్జామ్స్ కానీ ఏ ఏవి ఎక్కువ అయితే వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలకు ఇష్టపడతారు మా సైడ్ అంతా ప్రైవేట్ ఉద్యోగాలు ఉండాలి అంటే ఉండేవాళ్ళకి ఏ ప్రెషర్ ఉండదు అన్నమాట వాళ్ళు నచ్చినట్టు చేసుకోవచ్చు అని ఆ ధీమాతో వాళ్ళు ఉండిపోతా ఉంటారు ప్రైవేట్ ఉద్యోగాలలో అలానే వ్యవసాయంలో కూడా ఆ వ్యవసాయంలో కూడా చాలామందికి మంచి మంచి సేవలు అందిస్తారు ఏవైన్నా పంప్స్ కావాలన్నా పంప్స్ ఇప్పిస్తారు రైతులకు కూడా ఇబ్బంది లేకుండా అన్నీ బాగా చూసుకుంటుంది విజయనగరంలో ఎలాంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళినా సరే ప్రతి రైతుకి అక్కడ సహాయం దొరుకుతుంది ఏమన్నా ఏమన్నా వాళ్ళకి డౌట్లు వచ్చినా సరే ఎందుకు ఇలా అవుతుందని మీటింగ్స్ ఉన్నా సరే రైతులు కూడా బాగా రెస్పాండ్ అవుతు ఉంటారు ఏమన్నా మీటింగ్స్ అయినా సరే ఏమన్నా సరే ఈ స్టూడెంట్స్లో మాత్రం ఎక్కువ ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్ళి పోతు ఉంటారు అంటే గవర్నమెంట్వి ఏమి వస్తాయి అన్న ఇదిలో ఉండిపోయి అందరు బయటకు వెళ్ళిపోవడం లేకపోతే విజయనగరంలోనే షాపింగ్ మాల్స్లో చేయడం స్థోమత లేక ఇంకా వేరే దగ్గరకు వెళ్ళే అవకాశం లేక ఇంకా ప్రైవేట్ ఉద్యోగాలకి ఎక్కువ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ అక్కడ విజయనగరంలో చేసుకుంటు వాళ్ళు డైలీ లైఫ్ అలా లీడ్ చేస్తు ఉంటారు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేయడం అలా ఎక్కువ ప్రైవేట్ ప్రైవేట్ ఉద్యోగాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు వాళ్ళు